తెలుగు భాష అనేది మన తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్కి అనేది మాతృ భాష లాంటిది మన ఈ తెలుగు భాషకి మన మీడియాలో కానీ విద్యావ్యవస్థలో కానీ చాలా ప్రాతి ప్రాతినిధ్యం అనేది కలిగి ఉంటుంది ఎందుకు అంటే మనం మన పూర్వీకుల దగ్గర నుంచి మనం ఏదైతే మనం రాసుకున్న ఈ గ్రంథాలు కానీ ఏవైనా సరే మన ఈ తెలుగు భాషలోకి అనువదించబడినవే చాలా వరకు కూడా ఈ తెలుగు భాష అనేది విద్యావ్యవస్థలో అయినా సరే మీడియాలో అయినా సరే ప్రధాన అంశాన్ని పోషిస్తుంది విద్యావ్యవస్థ అనే సరికి మన ఈ తెలు మన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని అంటారు ఇంగ్లీష్ మీడియం అనే కాకుండా ఈ తెలుగు మీడియానికి కూడా సరైన గుర్తింపు తేవాలి అంటే ఆ విద్యావ్యవస్థలో కూడా తెలుగు భాషకు ప్రాతినిధ్యం ఇవ్వాలి ఎందుకు అనగా మీడియా విద్య మీడియాలో మన మీడియాలో కూడా మన రిపోర్టర్స్ అయినా సరే ఒక ఇంగ్లీష్ అనే భాషనే కాకుండా తెలుగు సంబంధించిన కార్యక్రమాలని కూడా జరిపి తద్వారా మన యొక్క తెలుగు భాష యొక్క మహోన్నతి అందరికి చాటే విధంగా చూడాలి అని నేను ఈ ఈ మీడియా ద్వారా విద్యావ్యవస్థకి చెప్తున్నా